నమస్తే మేడం నా పేరు స్వాతి మేడం మీ పేరెంటి మేడం మేడం నేను ఫేషియల్ చేయించుకుందాంమనుకుంటున్నాను నాకు గోల్డ్ ఫేషియల్ కావాలి మేడం కాస్ట్ ఎంత ఉంది మేడం ఓకే మేడం వస్తా మేడం